హలో హలో వదిన మేమా వదినా ఇదిగో పెద్ద తిరపతి చిన్న తిరపతి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి అన్నవరం వెళ్ళాం వదినా

చాలా బాగున్నాయి వదినా అసలు చూడదగిన ప్రదేశాలవన్ని

అవును వదిన చాలా బాగుంటాయి ఇదిగో అన్నవరంలో వ్రతం చేయిచ్చుకున్నాం ఒక రోజంతా అక్కడే ఉన్నాం వదినా తరవాతేమో విజయవాడ వెళ్ళాం తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళాం పెద్ద తిరుపతి కూడా కాలినడకనే వస్తామని మొక్కుకున్నాం వదినా అక్కడి కూడా వెళ్ళాం వదినా

అక్కడి నుంచి పేరుపాలెం వెళ్ళాము వదిన రాజమండ్రి ద్వారపూడి వెళ్ళాము పేరుపాలెం బీచ్కి వెళ్ళాం అక్కడినుంచి ఏమో వైజాగ్ వెళ్ళాము అరకు ఆర్కే బీచ్చు అవన్నీ తిరగేసి వచ్చాము వదిన చాలా బాగున్నాయి అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకేంటి వదినా బాగున్నారా మీరు ఏ ఊరు వెళ్తారు వదినా

ఆ వెళ్ళండి వదినా చాలా బాగుంది అక్కడ పిల్లలకి చాలా సరదాగా ఆడుకుంటున్నారు అక్కడ దర్శనం కూడా బాగా అవుతుంది వదిన వెళ్ళండి వీలు చూసుకుని సెలవులు పెట్టి వెళ్ళండి వదినా మీరు చాలా బాగుంది అక్కడ సరే వదినా ఉంటాను మరే అన్నయ్య పిల్లలు బాగున్నారా వదినా